మనకి ఎక్కువగా వెంటనే వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే డెంగ్యూ మలేరియా వంటి విషపూరితమైన జ్వరాలు అవి మనకి వచ్చాయి అంటే అవి దోమల వల్ల ఖచ్చితంగా వస్తాయి అవి మనకి రాకుండా ఉండాలి అంటే ధూప్ స్టిక్స్ అని ఇల్లు మనం ఫస్ట్ ఇల్లు కిచెన్ చాలా చాలా నీట్గా ఉంచుకోవాలి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి మొక్కల్ని ఎక్కువగా పెంచుకోవడం వల్ల దోమలు తక్కువగా ఉంటాయి అలాగే పడుకునేటప్పుడు మనం గుడ్నైట్లని ఆల్ అవుట్లని మనం వెలిగిస్తూ ఉంటాము అలాంటి జాగ్రత్తలతో పాటు మనం మన ఒంటిని మన బట్టలని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మనం చెత్త చెత్తగా డర్టీగా ఉంటే అవన్నీ కూడా మన ఒంటి మీదే ఉంటాయి అలా కాకుండా మనం ఫస్ట్ శుభ్రంగా ఉంటే దోమలు కాదు ఈగలు కాదు ఏవీ కూడా మన జోలికి రాకుండా ఉంటాయి మనం డెంగ్యూను డెంగ్యూని మలేరియాని కూడా మనం నివారించవచ్చు అలాగే మనం ఉతికిన బట్టలు వేసుకోవడం మనం మన శరీరాన్ని శుభ్రపరచుకోవడం మంచి సోప్స్ వాడుకోవడం అలాంటివి చేస్తూ ఉంటే దోమలు అనేవి మనకి కుట్టకుండా ఉంటాయి దానివల్ల మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ అలాంటి జ్వరాలకి మనం దూరంగా ఉంటాము